ప్రస్తుత పరిస్థితులలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది వ్యక్తులకు చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి సృజనాత్మకంగా ఉండటం ప్రకటనలు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరియు గుర్తించుకోవడానికి సృజనాత్మకంగా ఉండాలి ఇది కొత్త ఆలోచనలు మరియు విధానాలను ప్రయత్నించడంలో అర్థం ప్రస్తుత సంఘటనలో ఉపయోగించడం ప్రస్తుత సంఘటనలను మరియు ట్రెండ్లను ఉపయోగించడం ద్వారా ప్రకటనలు మరింత సంబంధితమైనవి మరియు ఆకర్షణీయంగా ఉంటాయి ప్రకటనలు టెలివిజన్ రేడియో ఓటీటీ సోషల్ మీడియా ఇతర ఛానల్ల ద్వారా ప్రసారం చేయవచ్చు వివిధ ఛానల్లలో ఉపయోగించడం ద్వారా ప్రకటనలు మరింత విస్తృతంగా ప్రేక్షకులకు చేరుకుంటారు ప్రకటనలో వ్యక్తిగతించడం వల్ల అవి మరింత సంబంధితంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి ప్రకటనలు ద్వారా ప్రేక్షకుల గురించి సమాచారాన్ని ఉపయోగించి ప్రకటనలను వ్యక్తీకరించవచ్చు నేను ప్రభావితమైన ఒక ప్రకటన గురించి మాట్లాడుకుంటున్నాను ఇది రెండు వేల పదకొండులో భారత దేశంలో ప్రసారమైన స్వచ్ భారత ప్రకటన ఈ ప్రకటన ఒక చిన్న అమ్మాయి నది ఒడ్డున కూర్చుని నదిని ఎంత మురికిగా చూసిందో వివరిస్తుంది ఆమె తన తండ్రిని నదిని శుభ్రం చేయడానికి ప్రోత్సాహిస్తుంది ఈ ప్రకటన చాలా సృజనాత్మకంగా ఉంది మరియు ప్రేక్షకులను సృ స్పదించడానికి ఇది భారత దేశంలో స్వచ్ఛత గురించి అవగాహన పెంచడంలో సహాయపడుతుంది ఈ ప్రకటన నన్ను ప్రభావితం చేసింది ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైన సమస్యలను ప్రజల దృష్టిలోనికి తెచ్చింది ఇది ఒక సాధారణ వ్యక్తి యొక్క కథ ఉపయోగించి ఈ ప్రేక్షకులతో సంబంధం కలిగింది ఈ ప్రకటన చాలా ప్రభావితంగా ఉంది ఇది భారతదేశంలో స్వచ్ఛత గురించి అవగాహన పెంచడంలో సహాయపడుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకటనలు మరింత సృజనాత్మకంగా మరియు సంబంధితంగా ఉండాలి అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మరియు గుర్తించుకోవడానికి సహాయపడాలి